చెప్పండి నమస్తే అండి కాకినాడ సుబ్బయ్య గారి హోటలేనండి చెప్పండి ఏం కావాలండి మీకు అవునండి ఇది చాలా ప్రసిద్ధి గాంచిన హోటలేనండి అవునండీ మాది చాలా పేరుగాంచిన గొప్ప హోటల్ అండీ అంటే మా హోటల్ గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎవరినడిగినా చెప్తారండీ అంటే మాకిక్కడా అంటే ఇప్పుడు అందరూ చికెన్లు అవే తింటూ ఉంటారు కదా మాది ఇక్కడ శాఖాహారమే లభిస్తుందండి ఇక్కడ చేస్తామండి తప్పకుండా ఈరోజు మీకు ఏమి రకాలు కావాలో చెప్తే మేమవి తయారు చేయిస్తామండీ మా దగ్గర ఉండే రకాలేంటంటే జీడిపప్పు ములక్కాడ కోకోనట్ టమాటా జీడిపప్పు చుక్కుడుకాయి టమాటా ముద్దపప్పు చారు సాంబార్ వంకాయ వంకాయ ఫ్రై క్యాబేజ్ ఫ్రై బంగాళదుంప ఇలా చాలా రకాలుంటాయి మీకు అందిట్లో ఏ రకం కావాలో చెప్తే మేము తయారు చేయిస్తాము ఈరోజే వస్తారా ఈరోజైతే అంటే రోజుకొక్క వెరైటీ ఉంటుందనమాట ఇక్కడా తయారు చేస్తారు ఈరోజు వెజిటబుల్ బిర్యానీ చేసారు కూరగాయల తోటి బిర్యానీ రెడీ చేశారనమాట ముద్దపప్పు చారు ఆవకాయ పచ్చడి నెయ్యి అనమాట ఈరోజు అసలు ఖాళీ ఉండదండి అంటే పూర్వీకు మా పూర్వీకుల దగ్గరనుంచి ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిందీ అందుకని ఎప్పుడూ జనం వస్తూనే ఉంటారు మేము మీకోసం అయినా కానీ మీరు మాకు ఫోన్ చేసి అడిగినందుకుగాను మీకోసం ఒక టేబుల్ ని తయారు చేసే ఉంచుతాం ఇక్కడ మీ ఫోన్ నంబర్ ఒకసారి ఇస్తారా సరే అండి చెప్పండి తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది రెండు ఐదు రెండు నాలుగు సరేనండి అయితే మేము మీకు ఫోన్ చేస్తాము ముందుగా డబ్బులు కూడా చెల్లించాలి సరేనా అండి సరే ధన్యవాదాలు